పర్యాటకులు సందర్శన కోసం మా చిత్తూరు జిల్లాల్లో అనేకమంది వస్తూ ఉంటారు ఇక్కడ ఎన్నో ప్రదేశాలు పర్యాటక ప్రదేశం ఉన్నాయి అందులో మొదట చెప్పాలంటే చిత్తూరు జిల్లాల్లోని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ప్రజలు రోజుకు ఎన్నో వేలకొద్ది వస్తూ ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్నీ దర్శించుతూ వెళుతూ ఉంటారు ఇక్కడ ఒక్క రోజుకు మాత్రం ఆ హుండిలో వసూలయ్యే డబ్బులు మాత్రం సుమారు లక్షలకొద్ది ఉంటాయి ఇక్కడ ఒక్క రోజుకు ఎన్నో వేలకొద్ది ప్రజలు జనాలు వస్తూ ఉంటారు ఇక్కడ ప్రసాదం అంటే లడ్డూ చాలా మధురంగా ఉంటాయి ఇప్పటివరకు ఏ గుడిలోలేని ప్రసాదం ఇక్కడ లభిస్తుంది ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది

తిరుపతి యొక్క జూ ఈ తిరుపతి జూ పార్క్లు అడవిలో ఉన్న అన్ని మృగాలు జంతువులు ఈ తిరుపతి జూ పార్కు లో ఉంటాయి దిన్ని చూడాలంటే నాలుగు కిలోమీటరు ఉంది ఈ నాలుగు కిలోమీటరు చూడాలంటే వాళ్ళు అక్కడ సైకిల్ ఇస్తారు ఆ సైకిల్ యొక్క ఫీజ్ యాభై రూపాయిలు లేకుంటే మనం కాలి నడకన నిధానంగా కూడ చూసుకోవచ్చు సింహం పులి నెమలి ఏనుగు చిరుతు పాములు అడవి పందులు నక్కలు కుక్కలు ఇంకా ఎన్నో జంతువులు ఈ జూ పార్కు లో ఉన్నాయి నెక్స్ట్ చిత్తూరులోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఈ వినాయక స్వామి నేరుగా ఇక్కడే ప్రత్యక్షమయ్యారని చాలామంది పెద్దలు చెప్తూంటారు ఇక్కడ కూడ ఎన్నోమంది రోజుకు ఎంతోమంది వస్తూ ఈయన దర్శనానికి చూస్తూ పోతూ ఉంటారు ఇదే మా చిత్తూరు జిల్లాలోని పర్యేటకులు సందర్శించే ప్ర ప్రదేశాలు